నా పేరు కళ్యాణి నేను మొన్న మూడవ తారీఖున ట్యాక్సీ బుక్ చేసుకున్నాను కొన్ని కారణాల చేత ఆ ట్యాక్సీని రద్దు చేయాలి అనుకుంటున్నాను నేను మీకు కట్టిన అడ్వాన్స్ డబ్బులు అన్నీ కూడా వెనక్కి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము నాకు మీరు నేను కట్టిన అడ్వాన్స్ డబ్బులు ఫోన్పే ద్వారా కానీ జీ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ వెనక్కి వెేయవల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు